ఆదాయాన్ని సంపాదించడానికి మేము వ్యవసాయ జంతువులను చాలా విధాలుగా అనేది ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే వ్యవసాయం చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి మంచిగా మన యొక్క భూమిని తల్లిని దున్ని మనకు అన్నం పెడుతుంది కాబట్టి వాటికి సహాయపడడానికి ముఖ్య అవసరమైన ఆ యొక్క జంతువులు అనగా ఎడ్లు పశువులు ఈ మనకు సహాయం చేయడం అనేది జరుగుతుంది వాటిని మనం ఎప్పుడూ ఎలా చూసుకోవాలి అంటే మంచిగా పూజించుకోవాలి అవి మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడమని జరుగుతుంది ప్రతి ఒక్క రోజు కూడా అవి పొద్దున ఆరు గంటలకు మొదలుపెడితే సాయంత్రం ఆరు అయ్యేదాకా అవి పనిచేయడం అనేది జరుగుతుంది మరియు వావి చేసే ప్రతి పని కూడా అవి మంచి మనసుతో కలిగి చేయడం వల్లనే మనకు ప్రతి పంటలో కూడా నష్టం రాకుండా ఎంతో కొంత అనేది లాభం రావడానికి కొంచెం దోహదపడుతుంది మరియు వాటిని పొలం దున్నేటప్పుడు ఒక రెండు మూడు రోజులు మనం పొలంలో నీరు పెట్టడం గానీ తర్వాత నాగలితో ఒకటి రెండు మూడు నాలుగు సార్లు వేసి దున్నడం ఇలాంటివి చేయడం వల్ల ఆ యొక్క భూమి అనేది సారం అనేది పెరిగి ఆ దున్నడంతో భూమి అనేది గట్టిగా ఉన్నది జావుకు అనగా మొత్తం లూజుగా అయిపోయి మనం తర్వాత జంబుతో మంచిగా దయ్యాలను మంచిగా నేర్పారి ఆ నేర్పిన తర్వాత ఏందంటే మనం నెల ముందు ఆ పొ ఆ యొక్క పొలానికి కావలసిన వడ్లను మనం మొలకగా అలకడం జరుగుతుంది లేకపోతే ఒకవేళ రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఖర్యాద అంటారు మరియు రెండోది నాటు పెట్టడం ఒకవేళ కార్యాలయితే మనం పొలాన్ని తయారు చేసుకున్న వెంటనే ఆ వడ్లను చల్లడం అనేది జరుగు జరుగుతుంది తర్వాత మనం నాటు పెట్టడం అంటే ఒక నెల రోజుల ముందు గానీ ఒక నెల పదిహేను రోజులు ముందు గానీ అలికిన తర్వాతే అది నారద అనేది ఎదిగిన తర్వాత మనం అనేది ఆ యొక్క నాటును పొలంలో నాటు పెట్టడం జరుగుతుంది ఇది చేయడం వల్ల ఏందంటే ఒక్కరు చేసే పని కూడా పదిమంది చేసే అవకాశం అనేది వ్యవసాయం వల్ల జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అనేది ఉపాధి జరుగుతుంది దొరుకుతుంది కూడా ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికితేనే ప్రతి ఒక్కరు కూడా ఐదు వేలు అనేది నోట్లోకి వెళ్లే రోజులు వస్తాయి రైతు అనేవాడు కష్టపడి ప్రతి ఒక్కరోజు కూడా ఒక్క పూట తిని రెండు పూటలు అనేది పస్తులు ఉండి ప్రతి ఒక్క పని అనేది చేస్తాడు దానికోసం కష్టానికి తగ్గ ఫలితం అనేది రావడానికి రైతు అనేది ప్రయత్నం చేస్తాడు పర్ఫామెన్స్డ్ బేస్డ్ పర్ఫామెన్స్ బేస్డ్ మనీ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం కష్టానికి తగ్గ ఫలితం అనేది వస్తేనే రైతుకు కూడా ఎంతో కొంత సహాయం అనేది జరుగుతుంది ఆ సహాయం కూడా దొరకకపోతే రైతు అనేది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది అవి కాకూడదు నీకు మేమున్నాం నువ్వు పని చెయ్ నీకు మేము సహాయ పడతాం అని ఒక ధైర్యాన్ని ఇచ్చేదే ఆ యొక్క జంతువులు అవి మనం పని చేయడానికి అనేది ఉపయోగపడడం జరుగుతుంది